నేను ప్రతీ రోజు కూడా నేను పొలంలోనే పడుకుంటూ ఉంటాను లేవగానే ఎక్సర్సైజ్ చేసుకోని కాలకృత్యాలు తీర్చుకోని పొలంలో అన్నీ చూసుకోని ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తరువాత నేను మాములుగా బయలు దేరి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను డ్యూటీకి వెళ్ళీ నేను ఈవనింగు నాలుగున్నర నుండి ఐదు గంటల సమయంలో మళ్ళీ ఇంటికి వస్తాను ఇంటికి వచ్చిన తరువాత నేను స్నానం చేసి మళ్ళీ తిరిగి పొలానికి వస్తాను పొలానికి వచ్చి ఇక్కడ పని అది చూసుకోని మళ్ళీ కళ్ళానికి వెళ్ళీ ఆవులని చూసుకోని పశువులను కట్టేసి నేను తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళీ భోజనం చేసి పొలంకి వచ్చి పడుకుంటాను